నేను కెనాన్ ఈవోఎస్ సోనీ ఆల్ఫాను ఎంపిక చేసుకున్నాను కెనాన్ ఈవోఎస్ ఎం ఫిఫ్టీ మార్క్ టూ స్పెసిఫికేషన్స్ ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఎంపీ ఏపీఎస్సీ సెన్సార్ ఫోర్ కే వీడియో రికార్డింగ్ బ్యాటరీ లైఫ్ మూడు వందల ఐదు షాట్లు బరువు మూడు వందల ఎనభై ఏడు గ్రాములు ఫోటో మరియు వీడియో నాణ్యత ప్రారంభ ఫోటోగ్రాఫర్లకు చాలా అనుకూలమైనది మధురమైన ఫోటో నాణ్యత కానీ ఫోర్ కే వీడియోలో క్రాఫ్ పరిమితి ఉంది ధర సుమారు డాలర్ ఏడు వందల నుండి ఎనిమిది వందలు ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ వినియోగదారుల సమీక్షలు యూటూబ్ క్రియేటర్స్ దీనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు సోనీ ఆల్ఫా ఏ సెవెన్ త్రీ స్పెసికిఫికేషన్స్ ఇరవై నాలుగు పాయింటు రెండు ఎంపీ ఫుల్ ఫ్రేమ్ సిఎంఓఎస్ సెన్సార్ ఫోర్ కే వీడియో రికార్డింగ్ బ్యాటరీ లైఫ్ ఆరు వందల పది షాట్లు బరువు ఆరువందల యాభై గ్రాములు ఫోటో మరియు వీడియో నాణ్యత యూజర్లు ప్రధానంగా న్యాణ్యమైనలో లైట్ ఫోటోగ్రఫీ మరియు వీడియో రికార్డింగ్ కోసం దీనిని ప్రశంసిస్తున్నారు డైనమిక్ రేంజ్ మరియు ఫోకస్ స్పీడ్ ప్రత్యేకంగా ప్రస్తావించబడింది ధర సుమారు డాలర్లు రెండువేలు మార్కెటింగ్ ఆఫర్లను బట్టి మార్చవచ్చు వినియోగదారుల సమీక్షలు చాలామంది దీన్ని హైబ్రిడ్ ఫోటోగ్రాఫర్లు కోసం సిఫారసు చేస్తున్నారు మీరు ప్రొఫెషనల్ స్థాయి ఫోటో వీడియో కోసం వెతుకుతున్నట్లయితే సోనీ ఆల్ఫా ఏ సెవన్ త్రీ ఉత్తమ ఎంపిక అయితే మీరు ప్రారంభం కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ కెమెరాను కోరుకుంటే కెనాన్ ఈవోఎస్ఎం ఫిఫ్టీ మార్క్ టూ సరైన ఎంపిక నేను ప్రొఫెషనల్ సాయి ఫోటో వీడియో కోసం వెతుకుతున్న కాబట్టి సోనీ ఆల్ఫా ఏ సెవన్ త్రీ కొనాలనుకుంటున్నాను